హలో సాయి ట్రావెల్ ఏజెన్సీస్ సా అండి నేను ఫిబ్రవరి పన్నెండవ తారీఖున ఇక్కడ జగంపేట వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే అది కొంచెం ఇక్కడ పల్లెటూరు అండి అక్కడికి ఏమీ అవైలబుల్గా ఉంటాయో నాకు తెలియటం లేదు మిమ్మల్ని అడుగుదామని కాల్ చేశాను ఆ అదేనండి ఆటోలైనా పర్వాలేదు ఏదైనా ట్యాక్సీస్ అయినా పర్వాలేదు కానీ కార్ అయితే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఫోర్ మెంబెర్స్ వస్తారు మా ఫ్యామిలీ నుంచి అదైతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా అంటే రోడ్డు కూడా అక్కడ సరిగ్గా బాగోదని విన్నాను నేను ఆ రోజు ఫిక్స్ చేయండి ఇంకా ఏమైనా ఏజెన్సీస్ మీకు తెలిసుంటే నాకు చెప్పండి ఆ ఓకే అండి మమత ట్రావెల్స్ ఏజెన్సీస్ కి చేయమంటారా ఓకే అండి హలో మమత ఏజెన్సీస్ సా అండి అదేనండి మేము పం పన్నెండవ తారీఖున ఫిబ్రవరి వెళ్దాం అనుకుంటున్నాము అప్పుడు మీ టాక్సీ ఏమైనా అవైలబుల్గా ఉంటుందా సరే అండి అయితే మీరు పన్నెండవ తారిఖున పొద్దుట తొమ్మిది గంటలకల్లా ఇక్కడ మేము మీకు వాట్సాప్లో లొకేషన్ పెడుతున్నాము అక్కడికి వస్తే మేము మీకు ఓకే అండి ఒక రోజంతా ఉండాలి సరేనండి థ్యాంక్ యూ